నేను పాట పాడేటప్పుడు నా శరీరం కానీ ముఖం కానీ ఇలాంటివి మెరుగుపరుచుకోవడానికి నేను ఏం చేస్తానంటే సాధన అలాంటివి కాకుండా మెరుగుపరచుకోవడానికి ఏం జాగ్రత్తలు తీసుకుంటానంటే నేను గోరువెచ్చటి నీళ్ళు త్రాగుతాను దాంట్లోకి పసుపు వేసుకొని త్రాగుతాను కొంచెం చల్లటి పదార్థాలు ఇలాంటివేమి తీసుకోకుండా పుల్లగా కానీ ఘటైనవి కానీ ఆహార పదార్థాలు ఘాటైన ఆహార పదార్థాలు కూడా ఇలాంటివేమి తినను ఏది మా గొంతుకి పాడడానికి ఏది వీలుగా ఉంటుందో దాన్ని మాత్రమే నేను ఎంపిక చేసుకుంటాను ఎందుకంటే పాడేటప్పుడు మనకి శరీరం కానీ ముఖం కానీ ఇవే మనకు ఎక్కువ ముఖ్యం కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి గోరువెచ్చటి నీళ్ళల్లో మనం పసుపు వేసుకొని కానీ త్రాగితే మనకు ఎలాంటి గొంతు నొప్పి గాని గొంతు అలాంటి గొంతు రోగాలు కానీ మనకేమి రావు కాబట్టి నేను అలాంటి జాగ్రత్తలు తీసుకుంటాను అలాగే పాట పాడేటప్పుడు మనం గొంతు విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అలాగే మనకి ఎప్పుడైనా గొంతు బాగోలేనప్పుడు విక్స్ అలాంటివి తీసుకోవడం కానీ ఇంకా ఇంకా లాంటివి చేయాలి ఇంకా మనకి అప్పుడప్పుడు కొంచెం పాలు త్రాగడం కానీ అలాగే ఇంకా ఇలాచి ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా మనకు ఎంతో గొంతు అనేది బాగుంటుంది శరీరం కూడా మనం ఉత్సాహంగా ఉంటాము ఈ చల్లటి పదార్థాలు ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల మనకి గొంతువి రోగాలనే వస్తాయి గొంతు జలుబు రావడం కానీ ఇలాంటివి జరుగుతాయి ఇలాంటివి జరిగినప్పుడు మనం పాట పాడేకి వీలుగా ఉండదు అందుకని మనం అలాంటివి తీసుకోవాలి అలాగే ఈ ఘటైన ఆహార పదార్థాలు కానీ ఇలాంటివి ఏమైనా తీసుకున్నప్పుడు కూడా మనకి గొంతు చాలా గరగరగా ఉంటుంది కాబట్టి మనం అలాంటివి ఏం తీసుకోకుండా జాగ్రత్త పడాలి నేనైతే పాట పాడేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు మాత్రమే తీసుకుంటాను మీరు కూడా ఇలాంటి జాగ్రత్తలే తీసుకోండి పాట పాడేటప్పుడు కానీ శరీరం కానీ ముఖం కానీ మాత్రమే మనకి ఎంతో ముఖ్యం కాబట్టి మీరు కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి